ప్రస్తుతం ఉన్న కాలంలో జనం ఎక్కువగా నగరాల్లోనూ సిటీల్లోనూ ఎక్కువగా స్థిరపడడానికే ఇష్టపడుతున్నారు దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత కూడా ఎన్నో నష్టాలని ఎదుర్కొంటుంది అందులో ఒకటేంటంటే సరైన జీవిత భాగస్వామిని పొందకపోవటం మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు అక్కడ పొలాలు ఇల్లు ఇంకా అక్కడే వాళ్ళ అమ్మానాన్నలు ఇంకా చా మన బంధువులు స్నేహితులు ఉండిపోవటం వల్ల వారికి ఇంకా అక్కడే చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ యొక్క చదువు సంధ్యలు సంస్కారాలు అన్నీ కూడా వాటితోనే ముడిపడి ఉండటం వల్ల వారు పట్టణంలో ఉండటానికి అయితే ఇష్టపడటం లేదు ఇలాంటివారు అక్కడే పని చేసుకుంటూ అక్కడే ఉంటూ ఉండడం వల్ల సరైనటువంటి జీవిత భాగస్వాములు అనేవారు వారికి దొరకలేకపోతున్నారు పట్టణాల్లో ఉండటం వల్ల వారితో పాటు పనిచేసే వారిని ఇంకా ఇంకా చెప్పాలంటే ఎక్కువ కమ్యూనికేషన్ అనేది బయట ఉంటుంది కాబట్టి అటువంటి వారికి త్వరగా మ్యారేజస్ అవడం త్వరగా జీవిత భాగస్వామి దొరకడం చాలా ఈజీగా ఉంది కాబట్టి ఇప్పుడు పల్లె ప్రాంతాల వారు కూడా తన యొక్క జీవిత భాగస్వామిని పొందుకోవాలంటే మ్యాట్రిమోనీ డాట్ కామ్స్ అటువంటి వాటిల్లో ప్రొఫైల్ను పెట్టుకుని వారికి తగ్గవారిని లేదా ఇటువంటి అవకాశాలు వారి వద్దకు రావటానికి ఈ సైట్లు అనేవి ఉపయోగపడతాయి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా కమ్యూనికేషన్ పెంచుకొని సరైనటువంటి మాధ్యమంలో వాళ్ళు వెళ్ళటం వల్ల వారికి కూడా సరైన జీవిత భాగస్వామిని పొందుకోవచ్చని నేను చ అనుకుంటున్నాను